కాకా ఇంకా చపాతి కళాయి అలాగే మేము చికెన్ కర్రీ వండుకోవడానికి వేరే గిన్నె బౌల్లా ఉంటుంది దాన్ని యూజ్ చేస్తాము అలాగే ఇంకా గరిటెలు కానీ ఇంకా ఇవన్నీ వంటకాలకి యూజ్ చేస్తూనే ఉంటాం మేమైతే ఎక్కువ మేము దబరాలు ఇవే ఎక్కువ యూజ్ చేస్తాం ఎందుకంటే మాది జాయింట్ ఫ్యామిలీ కాబట్టి ఎక్కువ ఎక్కువ మందికి కావాలని దబరాలు ఇలాంటి వాటిల్లోనే పెద్ద పెద్ద గిన్నెల్లోనే యూజ్ చేస్తాం దోశలు వేసుకోవడానికి అట్ల పెనుము నెక్స్టు కళాయి గిన్నెలు ఇలాంటివి చాలా అంటే చాలా యూజ్ చేస్తాం మేము మా ఇంట్లో